హలో హలో బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు ఈ మంత ఏం శాలరీ రాలేదండి అంతా అ మన ఇంట్లో ఎలా గడవాలి ఏంటి శాలరీ అనేది వస్తేనే కదా మనకి ఏదైనా ఇంకా రాలేదండి నాకు శాలరీ మీకొచ్చిందా పోయిన నెల్లో మంత ఫస్ట్ డే ఇచ్చేశారు ఈ సారి అయితే అసలా ఫస్టకి రాలేదు చాలా ఇంటి దగ్గర హలో అలా అదే అండి మంత్ ఫస్ట్కి శాలరీ రాలేదండి రాకే ఇబ్బంది అయిపోతుంది మీకోచ్చిందా అని చెప్పి అడుగుదామని అడుగుతున్నాను ప్రతిసారయితే శాలరీ అయితే ఇచ్చేసేవారండి ఈ సారి అయితే ఇవ్వలేదు అందుకనే చూస్తున్నాను మీకెమైనా వస్తే మళ్ళీ నేను అడుగుదాం కదా అని చెప్పి శాలరీ గురించి ఒకసారి డిస్కషన్ చేద్దాము అని అయితే అడుగుతున్నానండి అడుగుతాను అదే అంటే ఫస్ట్ మిమ్మల్ని కనుకున్నాక మీకు పడితే తర్వాత నేను కూడా అడుగుదాం కదా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నానండి అయితే నాకే వేయలేదు నాకు ఎందుకు వెయ్యలేదంటారు శాలరీ పోయిన సారి అయితే ట్వెల్వ్ థౌజండ్ అలా వచ్చిందండి శాలరీ ఏమో అడిగి చూద్దామండి అంటే మీరు కనిపించారు కదా మిమ్మల్ని ఒకసారి అడిగి చూద్దాం నెక్స్ట్ వాళ్ళని ఏమైనా అడిగి నేను వాళ్ళని అడుగుతానండి అయితే లేదండి మీకు శాలరీ ఎంత పడిందండి ఎయిటీన్ పడిందా ఇంట్లో ఇంట్లో గడవదు కదండి శాలరీ రాకపోతే మంత్ అంతా వర్క్ చేసేది ఆ శాలరీ గురించే కదండి ఆ శాలరీయే రాకపోతే చాలా ఇబ్బంది పడాలి కదా ఒకసారి మీతో డిస్కషన్ చేసి శాలరీ గురించి తర్వాత వేరే వాళ్ళని అడిగి అప్పుడు అడుగుదాం శాలరీ ఇంకా పై వేయలేదు ఏంటనేసి కాల్ చేసా ఓకే అండి అడుగుతానయితే ఓకే బాయ్ అయితే కొంచం వైకుందండి ఓకే అండి బాయ్